పెయింటింగ్ అనేది భారతీయ సమాజానికి సామాజిక జీవితానికి చాలా దగ్గర సంబంధం కలిగి ఉంది ఇది మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం చరిత్రను తెలియజేస్తుంది అవేమిటంటే గుహలోని చిత్రాలు దేవాలయాల్లోని శిల్పాలు మన పూర్వీకుల జీవితాన్ని సంస్కృతిని తెలియజేస్తాయి కాబట్టి పెయింటింగ్ అనేది భారతీయ సమాజానికి చాలా ముఖ్యమైనది ఇది మన సంస్కృతిని కాపాడడమే కాకుండా మన ఆలోచనలను భావాలను వ్యక్తపరచడానికి కూడా ఉపయోగపడుతుంది